విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి తరతరాలుగా చెప్పు చెప్పుకునేది ఏంటంటే బొబ్బిలి యుద్ధం బొబ్బిలి యుద్ధంలో విజయ యుద్ధంలో పాల్గున్నట్టి రాజులు ఎవరంటే విజయనగరం రాజులు బొబ్బిలి రాజులు ఇందులో తా తాండ్రపాపారాయుడు అనే వాడు బొబ్బిలి రాజు యొక్క సైన్యాధిపతి ఇతను ఇతను సన్నివేశాలు అనేవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఈ బొబ్బిలి యుద్దాన్ని బుర్ర కథలుగా స్థానిక గేయాలుగా సాంస్కృతిక కళారూపాలుగా రూపొందించి రకరకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు